హలో

చెప్పండి మేము పాలసీ తీసుకున్నాం కదండి అవునండి ఎంత వచ్చిందండి

అవును తీసుకుంటాం అండి కట్టుకుంటాం అండి అవును తీసుకుంటాం అండి ఎంత ఉన్నారండి ఇద్దరు కడతాం అండి తీసుకుంటాము ఓకే తీసుకుంటాం అండి కడతాం అండి అవునండి తీసుకుంటాం ఈ మంత్ తీసుకుంటాం అండి అవును తీసుకుంటాం అండి డేట్ చెప్ప ఏ డేట్కి తీసుకోవాలి అండి అంటే డేట్ ఏమన్న ఇస్తారా అవునా ఓకే తీసుకుంటాం అండి ఓకే అండి థ్యాంక్ యూ